మాకు ఎగ్జామ్స్ ఫినిస్ ఫినిష్ అవ్వడంతో నేను మాఫ్రెండ్స్ కలిసి టూర్ పోదామని చెప్పి ప్లాన్ చేశాం మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సరే టూరుకి పోవాలంటే ఫస్ట్ మనకి కార్ కావాలి కదా కార్ కావడంతో ఒక ఏ ట్రావెల్ ఏజెంట్కీ కాల్ చేసి మాకు కార్ కావాలని అడిగాం అతను కార్ డ్రైవర్ నెంబర్ ఇచ్చారు సరే కార్ డ్రైవర్కి కార్ డ్రైవర్తో మాట్లాడేటప్పుడు మాకిలా కా ట్రిప్ పోవాలి మీరు కిలోమీటర్స్తో అమౌంట్ పే చేస్తారా లేకపోతే కిలోమీటర్స్తో అమౌంట్ కలెక్ట్ చేస్తారా లేకపోతే డేస్ పర్ పర్ డేకి ఇంత అని కలక్ట్ చేస్తారా అని అడిగినాను మీరు ఇంకెలా వసతి అని అడిగారు మీరుచెప్పాలి అన్నా కిలోమీటర్స్ అయితే అమౌంట్ ఎక్కువ పడుతుందని చెప్పారు సర్లే మాకు అలావద్దు పర్ డేకి ఇంత అని మాట్లాడుకున్నాము మాట్లాడడంతో మమ్మల్ని ఈ నెల పదోతేదీ తిరుపతి టూ డ్యాష్ థర్టీ ఎయిట్ లక్ష్మీపురం సర్కిల్కాడ మా హౌసు ఆడవచ్చి మార్నింగ్ టెన్ ఏఎమ్కి పిక్ చేసుకోవాలని చెప్పాను పిక్ చేసుకోవాలని చెప్పడంతో మళ్ళా మీరు ఏ ఊళ్ళు తిరుగుతారు అని అడగడం అడిగా అడిగారు ఫస్టు మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేసి తిరుత్తణిలో మురుగన్ టెంపుల్ స్టార్టింగ్ మురుగన్ టెంపుల్ చూడాలని అనుకున్నాము ఆడొక టూ డేస్ ప్లాన్ చేసుకున్నాము మురుగన్ మురుగన్ టెంపుల్ అయిన తర్వాత మలయనూరు ఆడకిపోయేసి అమ్మవారిని దర్శించుకొనేసి ఆడొక వన్ డే ప్లాన్ చేసుకున్నాము అది అదైన తర్వాత చెన్నై పోవాలని అనుకున్నాము చెన్నైలో మెరీనా బీచు అడియార్ మెరీనా బీచ్లో ఒక వన్ డే అడియార్లో ఒక వన్ డే ప్లాన్ చేసుకున్నాము అట్టే అడియట్టా నుంచి జయలలిత సమాధి ఎమ్జీఆర్ సమాధి ఆడొక హాఫ్ డే ప్లాన్ చేసుకున్నాము అక్కడి నుంచి చెన్నై రావడంతో కోయంబత్తూర్ వెళ్ళాలని చెప్పాము కోయంబత్తూర్ వచ్చి ఇషా టెంపుల్లో అడిగాం ఇషా టెంపుల్ ఆడొక వన్ డే స్పెండ్ చేయాలని చెప్పాము అక్కడి నుంచి కోయంబత్తూర్ ఫినిష్ చేసుకోని నెక్స్టు ఊటీ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఓటీలో ఒక టూ డేస్ స్టే చేయాలని చెప్పాము సర్లే అన్నారు ఆడ ఊటీ ఊటీ ఊటీ కంప్లీట్ చేసుకోని నెక్స్టు కేరళాకి పోవాలనుకున్నాము కేరళా వచ్చి కేరళాలో మున్నార్ ఒక టూ డేసు శబరిమలైలో ఒక టూ డేసు అలాగ ప్లాన్ చేసుకున్నాము శబరిమలై అయిన తర్వాత కన్యాకుమారికి ప్లాన్ చేసుకున్నాము కన్యాకుమారిలో ఆడ ఉండే టెంపుల్స్ అంతా తిరిగేసి రావాలని ప్లాన్ చేసుకున్నాము ఇక్కడితో మమ్మల్ని తిరపతిలో పిక్ చేసుకొని మరలా రిటర్న్ మా ఫ్రెండ్సుని తిరుత్తణిలో ఒకడిని డ్రాప్ చేసి ఇంకొకడిని కుత్తూర్లో డ్రాప్ చేసి లాస్ట్ లో నన్ను తిరుపతిలో డ్రాప్ చేయాలని చెప్పాము వాళ్ళు సరే అ అ చెప్పి పర్ డేకి ఇంతని చెప్పారు సరే మేము అంతా చుట్టిన తర్వాత ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పారు అంత అవదని చెప్పాము డేస్ చెప్పిన తర్వాత మళ్ళా అట్టట్టా మాట్లాడి ఒక ఫార్టీ థౌసండ్కి ఒప్పుకున్నాము సర్లే మమ్మల్ని ఆ డేట్కి వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పాము వాళ్ళు సరే అని చెప్పేశారు